యోగా సాధన వల్ల కలిగే శరీరక ప్రయోజనాలు ఏమిటంటే శరీరం ఊబకాయం నుండి అంటే బరువు తగ్గి బరువు తగ్గుతాం బరువు తగ్గడం వల్ల ఏమైతదంటే గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుంటా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు రాకుండా కీళ్ళ నొప్పులు కాని బరువు ఎక్కువగా పెరగడం వల్ల ఏమైతదంటే కీళ్ళ నొప్పులు వస్తాయి యోగా చేయడం వల్ల బరువు తక్కువైపోతాం తక్కువైపోవడం వల్ల ఏమైతదంటే కాళ్ళ వాపులు కాని కీళ్ళ నొప్పులు కాని రాకుండా అరికట్టవచ్చు బాడీ సమానంగా అతిగా బరువు లేకుండా ఫిట్గా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే ఆరోగ్యంగా ఫిట్గా ఉంటే బలంగా బలిష్టంగా మంచిగా ఉంటారు ఊబకాయంగా ఉంటే ఎక్కువ పని చెయ్యలేరు అంటే యోగా చాలా ఉపయోగాలున్నాయి యోగా వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కానీ గుండె సమస్యలు కానీ మళ్ళబోతే ఫ్యాట్ ఎక్కువగా రాకుండా బాడీలో ఫ్యాట్ గడ్డలు కాని యోగా చేయడం వల్ల మైండ్కు మంచి బ్రెయిన్కు మెదడు సమస్యలు కానీ ఏవీ రాకుండా చాలా ఆరోగ్యంగా మంచిగా ఉండవచ్చు ఆరోగ్యం అనేది చాలా ప్రతి మనిషికి చాలా అవసరం అందుకని ప్రతి ఒక్కరు యోగా చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను సో యోగా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి